నాకు అందరితో కలిసి భోజనం చేయడం అందర్నీ ఇంటికి పిలిపించి భోజనాలు పెట్టడం వాళ్ళ ఇంటికి మనం వెళ్లడం చాలా ఇష్టం ఎప్పుడు మన ఇంట్లో మనమే తినడం కాదు నలుగురిని పిలిచి సరదాగా సందడిగా చేసుకోవడం పెళ్లిళ్లకి వెళ్లడము పెళ్లిళ్లకు వెళ్లి వాళ్లకి సహా హెల్ప్ చేయడము వాల్ వాళ్లు ఎలాంటి స్పెషల్ చేస్తున్నారు చూడడము ఆ సంప్రదాయం తెలుసుకోవడము గుడికి వెళ్లడము ఇట్లాంటి మా మన హిందువు ధర్మం గుడికే కాకుండా ముస్లిమ్స్ ముస్లిం వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్లడం వాళ్ళు పండుగలు జరుపుకోవడం క్రిస్టియన్ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్లడం వాళ్ళ పండుగలు జరుపుకోవడము వాళ్లతో కలిసి మన అందరం వాళ్లందరితో కలిసి మన అందరం ఒకటే అన్నట్లుగా కలిసిపోయి భోజనాలు చేయడం అవన్నీ చేయడము ఎక్కడికైనా దూర ప్రాంతాలు వెళ్లడము పెళ్లిళ్లకి పెళ్లిళ్లకి గుడికి గోపురాలకి వెళ్లడము ఇట్లాంటి చాలా ఇష్టము అట్లనే అట్లనే కాకుండా వెళ్లడము తినడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడము మన వల్ల వాళ్లకి ఒక చిన్న హెల్ప్ చేయడము వాళ్లకి తెలియనివి తెలియజెప్పడము ఇంకా భోజనం చేసే వారి కార్యక్రమాలు వాళ్ళు ఎలా చేస్తారు ఏమి చూడడము తెలియని తెలుసుకోవడము వాళ్లకి తెలియని తెలియచెప్పడం ఇట్లాంటి దానిలో చాలా చాలా ఆసక్తి చూపిస్తాను అంతేకాకుండా వాళ్లు చేసింది నచ్చిన నచ్చకపోయినా ఎందువల్ల నచ్చలేదు ఏది ఇందులో ఏమి తక్కువ ఉంది వెయ్యడము చేయడము ఇది కాదు అది కాదు అని తెలుసుకోవడము అలా అవన్నీ చేస్తుంటాను అందరితో కలిసి తినడము ఎంజాయ్ చేయడము ఆడుకోవడం పాడుకోవడం ఇట్లాంటివంటే చాలా ఇష్టము ఏ కార్య చుట్టుపక్కల ఏ కార్యక్రమాలు ఏ సందల్లు ఏ సందర్భాలు ఏమి జరిగినా వెళ్లి సంతోషంగా పాల్గొంటాను నాతోపాటు మా మా కుటుంబ సభ్యులు పక్కన వాళ్ళని అక్కడ చుట్టుపక్క వాళ్ళని మా బంధువులని చుట్టాలని అందరిని తీసుకెళ్తాను వాళ్లు మాతో సంతోషంగా ఉంటారు మన మా ఇంటికి పిలిపిచ్చడము పండగలకి మంచి రోజులకి పిలిపించడం చేయడము భోజనాలు పెట్టడము వాళ్లతో పాటు సంతోషంగా ఉండటము ఎప్పుడూ ఒకేలా ఉండకుండా సంతోషంగా గడపడానికి చాలా వరకు ఇష్టపడతాను నేనే కాకుండా మా పిల్లలు మా వారు అందరూ ఆసక్తి చూపిస్తారు ఇలాంట విషయాల్లో